ఆంధ్రప్రదేశ్లో ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిలు అనే వేరు చేసి చూడకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడి చూసి ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఇస్తూ తోడ్పడేలా సహాయం చేస్తుంది అలాగే ఇంకా ఏమిటంటే అది ప్రతి ఒక్కరికి ఏమిటంటే ఎవరికైనా ఏమైనా సహాయం కావాలంటే వాళ్ళకి తోచినంత సహాయం కూడా కలిగేలా చేస్తుంది అలాగే ఇంకా ఏమిటంటే ముఖ్యంగా నాట్యం చేసే వాళ్ళని తక్కువగా చూడడం లాంటివి జరిగేది ఇంతకుముందు కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం జరుగుతుంది అది స్త్రీ పురుషులనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో సమానంగా ఉండడం వాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ముంజంజలో ముంజ ముందంజలో ఉండడం జరుగుతుంది